నేను ఒక షాపులో ఒక ప్యాంటు జీన్స్ ప్యాంట్ ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టి అది ఇంటికి వచ్చి చూసుకున్నాక ఫస్ట్ అసలు అది ఎలా ఉంటుందో ఏంటో తెలియకుండానే ఆ షాప్ ఓనర్కి కాల్ చేసి కొంచెం పంపించండి అని చెప్పాను అయితే ఇంటికి వచ్చినాక చూస్తే ఆ ప్యాంట్ అయితే చాలా బాగుంది దాని మీద వచ్చే డిజైన్ కావచ్చు దాని కలర్ కావచ్చు అంతా చాలా నచ్చింది నాకు నాకు కరెక్ట్గా సరిపోయింది అలాగే ఏంటి ఆ షాప్లో నేను తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ అయినా కూడా నాకు మంచి ఫిట్టింగ్ కానీ క్లాత్ కానీ దాని కలర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి నాకు అవి చాలా బాగా నచ్చాయి ఇంకా నేను మళ్ళీ కూడా ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను షర్ట్లు అవన్నీ ఈ ఫస్ట్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్కే నేను ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాను ఎందుకంటే మంచి ఆర్డర్ పంపించారు నేను ఇచ్చిన దాన్ని కరెక్ట్గా పంపించారు నా సైజు పంపించారు కాబట్టి నేను దానికి ఫైవ్ రేటింగ్ ఇస్తాను నాకది బాగా నచ్చింది